హలో ఓలా క్యాబ్ డ్రైవరా అండి అయితే ఇంతకముందు నేను ఓలాలో క్యాబ్ బుక్ చేసినా అయితే నాకు కొంచెం విద్యానగర్లో ఉండి నేను క్యాబ్ బుక్ చేసినా మీకు లొకేషన్ విద్యానగర్ సెండ్ చేసినా అయితే నాకు కొంచెం రాంనగర్లో వర్క్ ఉండి అక్కడనే డ్రాప్ అయినా అక్కడనే ఉండిపోయినా వర్క్ ఉండి అయితే నన్ను మీరు డైరెక్టుగా రాంనగర్ అడ్రసుకి వచ్చేసి చేపల మార్కెట్ దగ్గరకు వచ్చి ఒకసారి నేను లొకేషన్ సెండ్ చేసిన దగ్గరకు వచ్చి నన్ను పిక్ అప్ చేసుకొని రాంనగర్ నుంచి వచ్చి వేదం స్కూలు ఉంటది కదండి రాంనగర్ స్టేజీ దగ్గర ఇటు కొంచెం లోపలకి అక్కడికి వచ్చి నన్ను ఇటు ఎట్లా అంటే రాంనగర్ నుంచి వచ్చేసి ఇటు స్ట్రైట్గా వస్తే కొంచెం లెఫ్ట్ సైడ్లో చేపల మార్కెట్ ఉంటుంది అట్లానే స్ట్రెయిట్గా వెళ్ళి లెఫ్ట్ గదు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్కు వెళ్ళాలి లెఫ్ట్కు వెళ్ళిన తరువాత ఒకటి అపార్ట్మెంట్ ఉంటాది ఆదిత్య అపార్ట్మెంట్ అటు నుండే స్టైట్గా రండి మీరేనా ఆడ వచ్చేది ఆటో ఇంక కొంచెం ముందుకు రండి ఇక్కడే ఉన్నానండి వచ్చేది మీదేనా అండి ఆటో ఆ ఇక్కడనే నేను చేయి ఊపుతున్నా రండి ఇక్కడ నేనే